మా ప్రాంతంలో ప్రెవేట్ హాస్పిటల్లు ఉన్నాయి కానీ పేదవారికి చాలా కష్టంగా ఉంది వాళ్ళు పోయినప్పుడు ఎక్కువగా డబ్బు తీసుకుంటున్నారు చికిత్స సక్రమంగా చేయటం లేదు కానీ పేదవాళ్ళు ఏం చేయాలి ప్రెవేటుకు పోతే అట్లా చేస్తున్నారు గవర్నమెంట్లో ఇట్లా చేస్తున్నారు ప్రెవేట్ హాస్పిటల్లలో మాత్రము కొంతమంది డబ్బు తీసుకుంటున్నారు బాగా చేయట్లేదు ఏం చేయాలి